నేను తరచుగా టూర్కి వెళ్ళి టూర్కి వెళుతూ ఉంటాను తరచుగా అంటే తరచుగా వెళుతూ ఉంటాను కొన్ని సందర్భాలల్లో బీచ్ బీచెస్ ప్లేసెస్లో కానీ ఇంకా కొన్ని సందర్భాలల్లో లొకేషన్ ప్లేసెస్లో కానీ ఇంకా కొన్ని సందర్భాలలో దైవ దైవస్థా దేవస్థానాలకు కానీ వెళుతూ ఉంటాను దీంతో నాకు ఇష్టమైన ఇష్టమైనవి అన్నీ ఎంటేంటి అంటే ఒక్కటే బీచెస్ బీచెస్ పర్యాటక ప్రదేశం అక్కడ దగ్గర ఉన్న అవన్నీ చూసుకొని వస్తాము ఇక బీచెస్లో అయితే పొద్దున నుంచి సాయంత్రం దాకా మనం బీచ్లో ఆడుకోవచ్చు పొద్దున నుంచి సాయంత్రం దాకా సాయంత్రం వరకు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవచ్చు అక్కడికెళ్ళి దారాళంగా